మా పెరట్లో పక్షులను ఆకర్షించడానికి నేను టబ్లో చిన్న చిన్న ఫ్లవర్ పార్ట్స్లో వాటర్ పెట్టడం కానీ లేదంటే ఇప్పుడు మనం రైతులు ఇస్తారు కదా ఇలా ట్యాగ్ చేసి పైన ఏదన్న ఉంటే ఇలా ట్యాగ్ చేసి ఇలా పెడతాము ధాన్యం గింజలు అవి ఒకటి ఒకటి తీసుకొని తింటు ఉంటే వచ్చి దానిపై వాలి అలాంటివి అన్నీపెట్టడము లేదంటే వాటికి ఆహారం పెట్టినప్పుడు వాటిని పిలిచి వాటికి పెట్టడం పిలుస్తు ఉంటే మా వస్తు ఉంటే సౌండ్ చేస్తాయి